నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టము సౌత్ ఇండియన్ ఫుడ్లో సాంబార్ రసం అన్నము ఆవకాయ్ అప్పడాలు పెరుగు చట్నీ అన్ని ఉంటాయి ఫస్ట్ అన్నంలో సాంబార్ కలుపుకొని బాగా రెండు సార్లు వేసుకొని తినేదాన్ని తర్వాత రసము రసం తర్వాత అప్పడాలు ఆకుకూర పప్పు అన్ని బాగానే ఉంటుంది ఇంట్లో చేసుకునేదైతే బయటెళ్ళి తినాలంటే రెస్టారెంట్కి వెళ్ళడం ఇష్టము ఇంకేళ్ళగానే బయటికి వెళ్లడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేది ఐస్క్రీమ్ తినుకుంటూ వెళ్ళేది వెళ్ళినప్పుడు స్టార్టర్ ఐటమ్ సూపు టొమాటో సూప్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళం ఆ సూప్ అయ్యాక తర్వాత స్టార్టర్ ఐటం చికెన్ లాలీపాప్స్ డ్రమ్ స్టిక్స్ అన్ని ఆర్డర్ ఇస్తాము ఆ చికెన్ లాలీపాప్స్కి బాగా క్రిస్పీగా క్రంచిగా భలే ఉండేవి బాగా తినేదాన్ని తర్వాత ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇస్తాము ఆ ఫ్రైడ్ రైస్కి ఛేజ్వన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాను అది బాగా క్రిప్ బాగా స్పైసీగా ఉండింది తర్వాత ఎగ్గు చిన్న చిన్న ఆయింట్లో బాయిల్ చేసి చికెను ఎగ్గు అన్ని బాయిల్ చేసి వేసిస్తారు చిన్న బౌల్లో కాస్ట్ కూడా ఎక్కువే కాకపోతే ఆ కాస్ట్కి మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే కడుపు నిండా ఇద్దరు తినొచ్చు ఒకా వా వన్ ప్లేట్ రైసు టూ హండ్రెడ్ అలా పడుతుంది బయట ఫుడ్డు ఆ రెస్టారెంట్లో అలా వెళ్ళినప్పుడు ఇంకా వెళ్ళాక తినాలి తప్పదు ఇష్టంగా రుచిగా తినాలి కదా అని తిండమే అది అయి అయిన తర్వాత అవి తిండం ఇష్టము తర్వాత బిర్యాని ఇష్టము ఇంట్లో బాగా బిర్యానీ అంటే ఏదైనా ఒక చిన్న బడ్డే ఫంక్షన్ కానీ వెడ్డింగ్ డే ఫంక్షన్ కానీ అలాంటివే నా అయితే అలాంటప్పుడు ఇంట్లోనే చేసుకునే వాళ్ళము మా అమ్మ నా పిన్ని నేను మా అక్క అందరం చేసుకునే వాళ్ళము అలా ఇంట్లోనే చేసుకున్నప్పుడు బాగా టేస్ట్గా లేకపోయినా కొంచెం సంతోషంగా ఉండేది ఇంట్లో చేసుకునే తినేవాళ్ళం కాబట్టి చికెన్ ఎక్కువగా తినే వాళ్ళము వీకెండ్ అయితే కంపల్సరిగా నాన్ వెజ్ ఉండాలి అందులో అయితే మా బాబుకి ఫిష్షు ఫ్రై అంటే బాగా ఇష్టము దాని వాడి కోసం ఫ్రిష్ ఫిష్ ఫ్రై తేనిగా ఆర్డర్ ఇచ్చే వాళ్ళం హోటల్లోకి వెళ్ళినప్పుడు వాడికి సపరేట్గా ఫిష్ ఫ్రయ్యి నాకైతే చికెన్ ఎక్కువ ఇష్టం అదే క్రిస్పీగా క్రంచిగా ఉండి కెఫ్సి చికెన్సు అవి అయితే చాలా ఇష్టము ఎక్కువగా ఐస్ క్రీమ్స్ ఇష్టపడతాను ఐస్ క్రీమ్ అంటే ఇంకా పిస్తా బ్లాక్ ఫారెస్ట్ ఎక్కువ ఇష్టం కేక్ ఐటెంలో బటర్ స్కాచ్ తింటాను ఇంకా ఇవన్నీ అయ్యాక సాఫ్ట్ డ్రింకు

స్ప్రైటు థమ్స్అప్పు ఏదో ఒకటి తింటే కొంచెం బాగా డైజెస్ట్ అయ్యేది ఇంక అప్పటికి కంప్లీట్ అయ్యి లాస్ట్లో పాను హోటల్లో అయితే పాను ఇంట్లో అయితే ఏం ఉండదు హోటల్లో పాన్ వేసుకొని తినేసి ఇంక అందరితో బాగా వచ్చేది మంత్లీ వన్స్ అయినా కానీ మేము రెస్టారెంట్కి వెళ్లే వాళ్ళము బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఈవినింగ్ టైంలో బాగా పానీపూరి అవి తినేసి వచ్చేవాళ్ళం